గ్రామంలో పంచాయితీ ఆఫీస్ గుడి బడి వాటర్ సప్లై అలాగే పొలాలకి ఇళ్ళకి కూడా మాకు అవసరాలకి కరెంట్లు వాడతాం అండి అలాగే వ్యవసాయానికి వాటర్ అవసరం కదా ఈ కరెంటు వల్ల బోర్లు ద్వారా మేము నీటిని సప్లై చేసుకుని పంటలు పండిస్తున్నాము అండి బోర్లు ద్వారా మాకు నదుల నుంచి వచ్చే నీరు తక్కువ అండి బోర్లు ద్వారా మేము పంటలు పండించుకుంటాం ఎండాకాలంలో బోర్లు లాగలేని టైములో అయితే మేము వాటర్ తక్కువ ఉండే పంటలు వేసుకుంటాం మాములుగా అయితే ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చేలాగా చూసుకుని అలాంటి పంటలు వేసుకుని పండించుకుంటున్నాం అండి